ఆడవారు ప్రతిరోజూ ఎదుర్కునే సవాళ్లు చాలా వివిధంగా ఉంటాయి అవి కుటుంబపరమైన బాధ్యతలు ఉద్యోగ స్థలంలో లింగపరమైన వివక్ష సాంఘికమైన ఒత్తిడి శారీరక మరియు మానసిక వేదన న్యాయ వ్యవస్థలో మౌనంగా ఉంటారు వాళ్ళకి హక్కు చాలా ఉంటుంది మరియు మహిళపై అడ్డుగోలుగా ఉన్న అపక్యతలతో ఇవన్నీ ప్రతి మహిళలను వేరుగా ప్రభావితం చేస్తాయి అవి వారి వృద్ధి అవగాహన స్వేచ్ఛ మరియు భద్రతను ప్రతిబింబిస్తాయి భారతీయ సమాజంలో ఆడవారి పాత్ర చాలా మారింది ముందుగా వారు ప్రధానంగా కుటుంబ బంధువులు మరియు ఇంటి పరిమితుల్లోనే ఉంటే ప్రస్తుతం విద్య ఉద్యోగ రాజకీయాలు క్రీడలు వంటి రంగాల్లో సమాజంలో కీలక పాత్ర పోషిస్తు ఉన్నారు అయితే ఈ మార్పులు ఒక్కసారిగా అంగీకరించడానికి ఇంకా కొన్ని ప్రాంతంలోని సంప్రదాయాలు కట్టుదిట్టమైన ప్రభావం ఉంది కానీ వాళ్ళు అంగీకరించబడలేదు భారతదేశంలో ఆడవారు సురక్షితంగా ఉన్నారు అనే భావన దురుద్దేశంతో మిగిలేది వివాహేతర దాడులు సామూహిక హత్యాచారాలు భయంకరంగా ఉండేవి వంట గదిలోనే దృఢమైన జాతీయ నియమాలపై అంగీకారం లేని మరింత సంస్కృతితో ఆడవారికి ఉండేటివి ఉద్యోగాలు విద్యలో మహిళకు సమాన అవకాశాలు లభిస్తున్నాయి అని చెప్పడానికి సావాదనంగా ఉండాలి అయితే చాలా ప్రాంతంలో ఇంకా ఒప్పుకోలేదు సమానత మరియు సమాన శాసనాలు కోరుకుంటున్నారు కొన్ని మార్పు వస్తుందని ఇంకా మహిళకు మరింత ముందుకు సాగుతునే ఉన్నారు